హలో అమృత రెస్టారెంట్ అండి కొద్దిసేపటి క్రితం నేను ఫుడ్ ఆర్డర్ పెట్టానండి నాకు ఇంకా చేరలేదు నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను అంటే లిస్ట్ చెప్తున్నాను వినండి ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ ఫ్రైడ్ బిర్యానీ చికెన్ మంచూరియన్ చికెన్ నూడిల్స్ కూల్ డ్రింక్ ఆర్డర్ పెట్టాను ఇంకా అందలేదు నేను పేమెంట్ చేసే టైంకి నా సర్వర్ కొంచెం ఫోన్ నుండి అవలేదు ఒకవేళ పేమెంట్ అయితే కనుక నాకు చెప్పండి ఒకవేళ అవ్వలేని పక్షంలో నేను డెలివరీ బాయ్కి డబ్బులు చేతికి ఇస్తాను నాకు తొందరగా పంపించండి